ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి ఇంకా ఏమేమి చేయాలంటే అనేక మందికి ఇక్కడ పెద్ద హాస్పిటల్ లేక వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ చూపించుకోవడానికి ఎంతో కష్టంతో వెళుతున్నారు మాకు ఏమీ ఇబ్బందులు వచ్చినా అనేకమంది కోల్పోతున్నారు ఇలా మాకు ఇక్కడ మా గ్రామంలో మాకు పెద్ద హాస్పిటల్ కట్టించాలని గవర్నమెంట్ని అడుగుతున్నాము అలాగే శాఖ అయితే రవాణాలో అయితే రోడ్లు మంచిగా లేవు చాలా మంది యాక్సిడెంట్లతో పడిపోతున్నారు అసలే నీళ్ళు ఉండిపోతున్నాయి వర్షాలు వస్తుంటే అలాగే బస్సులు కూడా మాకు లేవు వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అనేకమంది కష్టంతో పరుగులు పెడుతున్నారు చదువుకోవడానికి వెళుతున్నారు అలాగే విద్య కూడా అభివృద్ధి పొందాలని మా గ్రామంలో ఎంతో కోరుకుంటున్నాము మా గ్రామంలో అయితే పదో తరగతి వరకే ఉన్నది పై చదువులకు వెళ్ళాలి అంటే వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తుంది అలా అనేక మంది ఎంత కష్టంతో వెళుతున్నారు ఎంతెంత దూరాలతో నడుచుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నారు ఇవన్నీ ఇవన్నీ మా ప్రాంతంలో అభివృద్ధి అవ్వ కావాలని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము